మా ఇంట్లో వివిధ రకాల సామాన్లు ఉంటాయి వంట గదిలో ఏముంటాయంటే స్పూన్లు ఉంటాయి స్పూన్లతో ఎందుకు ఏం చేసానంటే తినడానికుంటాయి ప్లేట్లుంటాయి ప్లేట్లు ఏం చేసానంటే ప్లేట్లు అన్నం తినడానికి ఏదన్నా టిఫిన్ తినడానికి యూస్ చేస్తాము అలాగే టిఫిన్ డబ్బాలు ఉంటాయి టిఫిన్ డబ్బాలు ఏమన్నా పప్పు దినుసులు స్టోర్ చేసుకోడానికి అలాగే చెంబులుంటాయి చెంబులెందుకంటే నీళ్లు తాగడానికి అలాగే పెద్ద పెద్ద కడాయిలుంటాయి పెద్ద స్పూన్సుంటాయి అలాగే కొన్ని ప్లేట్లుంటాయి రాగి ఇత్తడివి స్టవ్ ఉంటుంది స్టవ్ ఎందుకుంటుందంటే మనం స్టవ్ని వెలిగించడానికి వంట చేసుకోడానికి అట్లాగే కొన్ని పాత్రలుంటాయి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి అట్లానే చిన్న చిన్న డబ్బాలుంటాయి పప్పుదినుసులు స్టోర్ చేసుకోడానికి బిందెలుంటాయి బిందెలు వాటర్ స్టోర్ చేసుకుంటాం అలాగే ఇంకేముంటాయంటే ఇంకా వివిధ రకాల సామాన్లు ఎలాగంటే కారము ఉప్పు పప్పు పసుపు ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి కొన్ని సామాన్లలో డబ్బాలుంటాయి అలాగే వాటర్ బాటిల్స్ స్టోర్ చేసుకోడానికి వాటర్ బాటిల్లుంటాయి అలాగే గ్లాసులు గిన్నెలు ప్లేట్లు ఇంకా కొన్ని డబ్బాలు పీటలు చాకులు ఇవుంటాయి కట్ చేసుకోడానికి కూరగాయలను కట్ చేసుకోడానికి ఆయిల్ ఆయిల్ని స్టోర్ చేసుకోడానికి ఒక క్యాను ఉంటుంది దాంట్లో మిక్సీ వె మిక్సీ ఉంటుంది మి మిక్సీలు ద్వారా ఏం చేస్తామంటేఏమైనా గ్రైండ్ చేసుకోడానికి అలాగే పప్పు కుక్కరుంటుంది పప్పుని ఉడకబెట్టుకోడానికి పప్పు కుక్కరుంటే దానికి పైన ఒక విజిలుంటుంది అలాగే రోలుంటుంది రోలు ద్వారా ఏం చేస్తాం మనం ఏవైనా చట్నీలు కానీ రుబ్బు రుబ్బుకోడానికి అలాగే కొన్ని బకెట్లుంటాయి గ్యాస్ సిలిండర్ ఉంటుంది గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఉంటుంది అలాగే ఇంకేముంటాయంటే బిందెలు ఉంటాయి చెమ్చలుంటాయి స్పూన్లుంటాయి కడాయి పాత్రలుంటాయి దాని ద్వారా ఏం చేస్తామంటే మన ఏమన్నా చేసుకోడానికి అలాగే మిషనుంటుంది గ్రైండింగ్ మిషనుంటుంది పప్పు బియ్యం అన్నీ స్టోర్ చేసుకోడానికి ఒక పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి ఉప్పు స్టోర్ చేసుకోడానికి ఒక చిన్న కంటైనర్ ఉంటుంది అలాగే మనమొండుకోడానికి కొత్త చిన్న చిన్న పాత్రలుంటాయి దబరలను భగోన్లుంటాయి ఆ భగోన్లలో పప్పు కూర అలాగే ఇంకా అన్నీ వండుకోవచ్చు కొన్ని నీళ్లు స్టోర్ చేసుకోడానికి ఒక పెద్ద డ్రమ్ లాంటిదొకటుంటుంది అలాగే పప్పులను స్టోర్ చేసుకోడానికి చిన్న చిన్న మీడియం సైజువి ఒక బాక్సులుంటాయి ఆ బాక్సుల్లో పప్పులు కందిపప్పు సెనగ పప్పు ఇవన్నీ స్టోర్ చే గోధుమ పిండి అలాంటివి పిండ్లయినను స్టోర్ చేసుకోవచ్చు గ్లాసులుంటాయి టీ గ్లాసులుంటాయి మళ్ళీ అలాగే నువ్వ నీళ్ళు తాగడానికి గ్లాసులుంటాయి వాటర్ నింపుకోడానికి వాటర్ బాటిల్స్ ఉంటాయి అలాగే మిక్సీ కూడా ఉంటుంది ఏమన్నా గ్రైండ్ చేసుకోడానికి నూనె క్యాన్ ఉంటుంది ఒక పెద్ద పెద్ద డబ్బాలుంటాయి అందులో బియ్యం పోసుకొని నిలవ చేసుకోవచ్చు అలాగే పప్పులు పోసుకోని నిలవ చేసుకోవచ్చు కూరగాయలు ఒక సపరేట్గా ఉంచుకోడానికి చిన్న చిన్న ట్రేలు ఉంటాయి అలాగే రొట్టె పెంక అలాగే రొట్టె పెంక ఉంటుంది అలాగే దోశ పెంకు ఉంటుంది ఇడ్లీ పాత్ర ఉంటుంది అన్నీ వివిధ రకాల సామాన్లు వంట రూంలో ఉంటాయి పిండి పోసుకోడానికి ఒక డబ్బా ఉంటుంది పిండి పోసుకోడానికి అలాగే ఉప్పు కారం అవన్నీ స్టోర్ చేసుకోడానికి చిన్న చిన్న కంటైనర్లు ఉంటాయి వాటిలో బియ్యం స్టోర్ చేసుకోడానికి పెద్ద కంటైనర్లు ఉంటాయి డబ్బాలు వాటర్ స్టోర్ చేసుకోడానికి ఒక వాటర్ బాటిల్ ఒక పెద్ద డబ్బా ఉంటుంది గిన్నెలు ఉంటాయి వివిధ రకాల గిన్నెలు ఉంటాయి ఒకరు తినడానికుంటుంది కొన్ని ఏమన్నా దాచుకోవడానికుంటాయి పప్పు కుక్కరు రైస్ కుక్కరు ఉంటుంది రైస్ వండుకోడానికి అలాగే వివిధ రకాల పాత్రలు మా వంట రూములో ఉంటాయి బిందెలు ఉంటాయి నీళ్లు దిం ఉంచు నిలవపెట్టుకోడానికి పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి ని నూనెను స్టోర్ చేసుకోడానికి నూనె కంటైనర్ ఉంటుంది గిన్నెలుంటాయి గ్లాసులుంటాయి అలాగే స్పూన్లుంటాయి స్పూన్లు వివిధ రకాలుగుంటే ఒకటి ఏమో తినడానికి ఉంటే ఒకటి ఏమో అన్నం వడ్డించుకోడానికి ఉంటుంది ఒకటి ఏమో సాంబారు వేసుకోడానికుంటుంది ఒకటి ఏమో కూరగాయలు పెట్టుకోడానికుంటుంది ఇంకోకటి ఏమో కడాయి పాత్రలుంటాయి ఒకటి ఏమో డ్రీ డీప్ ఫ్రై చేసుకోడానికుంటుంది అలాగే చిన్న చిన్న క్యానులుంటాయి అలాగే ఇంకేముంటాయంటే ఒక చిన్న చిన్న గ్లాసులుంటాయి టీ గ్లాసులుంటాయి నీళ్లుతాగడానికి గ్లాసులుంటాయి బల్లాడిగుంటుంది చపాతీలు చేసుకోడానికి చెపాతీ కర్ర ఉంటుంది అలాగే చపాతీ పీట ఉంటుంది రొట్టె చేసుకొనే రొట్టె బండ ఉంటుంది అలాగే దోశలు చేసుకోడానికి దోశ ప్యాను ఉంటుంది ఇడ్లీలు చేసుకోడానికి ఇడ్లీ పాత్ర ఉంటుంది పొంగణాలు చేసుకోడానికి పొంగణాల పాత్ర ఉంటుంది వడ చేసుకోడానికి వడ కరెక్టుగా రావడానికి ఒక మెషీనుంటుంది